విశ్వంలో మనకి ఎంతోగా ఎంతగానో మనకు ఆకర్షింపజేసేది ఒకటి చందమామ రెండు నక్షత్రాలు ఇవి రెండే మనకు బాగా కనిపిస్తాయి ఇంకా సూర్యుడు గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు ప్రస్తుతం ఎండాకాలంలో మనకు ఎంత మండిపోతున్నామో దానికి గల కారణం సూర్య ఉష్ణోగ్రతలే మనకి ఇప్పుడు ఈ నలభై మూడు నలభై నాలుగు డిగ్రీల సెల్సియస్లో హీట్ అనేది వస్తుంది కానీ ఎంతో ఆకర్షించేది మాత్రం మనకి చందమామ నక్షత్రాలే మనకి ఎంత బాగానో ఉంటాయి పున్నమి రోజు అయితే ఇంక చెప్పనక్కర్లేదు ఒక్కసారి బయటికి వచ్చి పున్నమి రోజు చూస్తే ఆ క్లైమేట్ కానీ ఆ ఆకాశం కానీ ఎంత నిర్మలంగా ఎంత ప్రశాంతంగా ఒక మనిషిని

చూపిస్తుంది నాకు ఎంతో ఇష్టము చందమామ కానీ నక్షత్రాలు కానీ పున్నమి రోజు చూడడం కానీ బయట కూర్చుని ఆరు బయట అన్నం తినడం కానీ నిద్ర పోవడం కానీ చాలా ఇష్టం నాకు కానీ అవన్నీ చిన్నప్పుడే మనకు అన్నీ జరిగేవి బాగా ఇప్పుడు అలాంటివన్నీ ఏవీ లేవు మొత్తం టెక్నాలజీ మారిపోయి అన్నీ రకాల పొల్యూషన్ జరుగుతూ ఉంది ఆకాశంలో ఓజోన్ లేయర్ కూడా చాలా దెబ్బతింటుంది ఈ బండ్ల నుంచి వచ్చే హార్మ్ఫుల్ గ్యాస్ వల్ల మొత్తం ఆకాశంలోకి వెళ్ళిపోయి ఓజోన్ లెయర్కి కూడా మనకి చాలా బొక్కలు పడడం కూడా జరిగింది దాని వల్లే మనకు డైరెక్ట్గా సన్ రేడియేషన్స్ అనేవి ఇంతగా మనకి సెల్సియస్లో ఇంత హీట్ మనకు వచ్చే దానికి గల కారణం మెయిన్ రీజన్ అదే కాబట్టి దయచేసి గ్రీనరీని చెట్లని పెంచండి